హలో సార్ నమస్తే సార్ అదే సార్ నేను రోడ్డు కాంట్రాక్టర్ ని సార్ మీరు వచ్చార్ సార్ రోడ్డు దగ్గరికి మేం విజయనగరం రింగ్ రోడ్డు సార్ సార్ అదే సారు సార్ ఆల్రెడీ నేను మెటల్ వేసేసి రోలింగ్ చేసేసి వాటరింగ్ అయిపోతుంది సార్ సైడు సార్ రేపు సార్ కావాలంటే రేపు విజిట్ కి రండి సార్ సైడ్ బంప్స్ వేసి సైడ్ బంప్స్ కూడా రోలింగ్ అయిపోయింది సారు అదే సారు కొంచెం అదే ఫస్ట్ బిల్లు పెడతారేమో అనేసి మెటల్ బిల్లు సారు అది కాదు సార్ ఒకసారి మీ ఏఈ గారికి చెప్పండి సారు అదే వర్క్ చేసాం సారు కానీ ఏఈ గారు ఒప్పుకోవట్లేదు మీరు కొంచం చెప్పండి సారు రోలింగ్ అది అయ్యింది అమౌంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది రేపు వస్తారా సారు అన్ని మంచి మెటల్స్ వాడాం సారు మీరు చెప్పిన మెటల్స్ అన్ని వాడాం సారు లేదు సార్ లేదు సార్ అందరిలా కాదు సార్ అవును అవును అవును సారు సార్ అదే సారు కొంచెం ఫస్ట్ బిల్లు పెడితే తారా తెప్పించాలి కదా తార్ లేబర్ అమౌంటు ఇవ్వాలి తార్ లేదు మెటీరియల్ లేదు సారు సరే సార్ అయితే వచ్చి చూసి కొంచెం బిల్లు కట్టండి సారు సార్ సార్ అలాగే అనకండి సార్ సార్ బాగానే ఉంది సార్ క్వాలిటీ కూడా బాగానే ఉంది సార్ మంచి క్వాలిటీ మెయింటెన్ చేస్తున్నాను సార్ సార్ సార్ రేపు రండి అయితే సార్ ఓకే సార్ రేపు రండి సార్ అయితే